నాకు పంతొమ్మిది వందల తొంబై తొమ్మిది లో వివాహం జరిగినది నాకు ఇద్దరు పిల్లలు నాకు మా భార్యతో పూర్తి సహకారంతో ఇద్దరు పిల్లలని మంచిగా చదివించుచున్నాను మా బాబు ఐఐటి మద్రాసు పాప ఇంటర్మీడియట్ చదువుచున్నది నా అన్ని పనుల యందు మా భార్య సహకారం ఎక్కువగా ఉంది కాబట్టి నాకు ఎప్పుడు ఇబ్బందులు కలగలేదు నేను నియమ నిబంధనలు చేయడానికి పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను నా సహోద్యోగులు ఏమైనా నియమ నిబంధనలు లేనప్పుడు నాకు కొంచెం కోపంగా వస్తుంది అది మాత్రం నాకు నెగటివ్ అనిపిస్తుంది మిగతా విషయం అన్ని విషయంలో కూడా నియమాన్ని పాటించడం ధర్మబద్ధంగా పనిచేయడం మాత్రమే నాకు నచ్చుతుంది నియమ నిబద్ధతలతో చేసే సంతోషం చాలా ఎక్కువగా ఉంటుంది